నమస్తే అండి అవునండి నేను ఈ ప్రాంతంలోనే ఉంటాను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి పెరిగింది కూడా ఇదే ప్రాంతం నాది మా ఆంధ్రప్రదేశ్లో చూడదగిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయండి బాగా చెప్పుకోవాలి అనుకుంటే మారేడుమిల్లి తిరుపతి వైజాగ్ బీచు ఏరు పాలేం బీచు అరకు ఇవన్నీ కూడా చాలా చూడదగిన ప్రదేశాలండి అరకు వెళ్లడానికి రైలు మరియు బస్సు సౌకర్యాలు చాలా ఉన్నాయండి కానీ అరకు వెళ్లాలంటే ముందుగా మీరు విశాఖపట్నం వెళ్లి విశాఖపట్నం నుంచి రైలు లేదా బస్సు మార్గంలో మనం అరకు చేరుకోవచ్చు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అరకు వెళ్లడానికి ఒక ట్రైన్ ఉంటుందండి ఆ ట్రైన్ ప్రయాణం చాలా బాగుంటుంది అరుకు వెళ్లడానికి రైలు ప్రయాణం అయితే చాలా బాగుంటుందండి వచ్చేటప్పుడు బస్ మార్గంలో రండి అరుకులో చూడడానికి చాలా మంచి ప్లేస్లు ఉన్నాయండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అరకు దగ్గరలో గల బుర్ర గుహలు అరకులో కాఫీ మరియు తేయాకు తోటలు ఇవే కాకుండా అరకు దగ్గరలో రెండు జలపాతాలు కూడా ఉన్నాయి అవి చాలా బాగుంటాయి మీకు అరకులో మీరు ఉండడానికి ఎక్కడపడితే అక్కడ హోటల్స్ రూమ్స్ కూడా చాలా దొరుకుతాయండి రోజుకి అయిదు వందల దగ్గర నుంచి అయిదు వేల రూపాయల వరకు కూడా మీరు చెల్లించి ఉండవచ్చు అలాగే భోజనం కూడా చాలా బాగుంటుంది అక్కడ అక్కడ భోజనంలో మనం గిరిజన రుచులని మనం ఆస్వాదించవచ్చు అరకు ప్రాంతంలో ముఖ్యంగా మనం కాఫీ తేయాకు అలాగే మిరియాలు కూడా మనం చూడచ్చండి అక్కడ అరకు చూడ్డానికి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా జీవితంలో ఒకసారి అయినా అరకు చూడాలి అనుకున్నాను దీనిని ఆంధ్ర ఊటీ అని కూడా మేము ఇక్కడ పిలుస్తామండి ధన్యవాదాలండి